వివాహాలు జరిగేటప్పుడు ధార్మిక సమూహం అంటే నిజంగా చాలా మంచిదిగానే చెప్పవచ్చు ధార్మికమంటే మతపరమైనటివి అంటే పూజార్లు కావచ్చు లేదా ఆ వివాహం జరిగించేటప్పుడు ఆ మత పెద్దలు కావచ్చు వాళ్ళు ఆ జరిపే పద్ధతులు వాళ్ళు చేసే ప్రమాణాలు ఆ పుట్టినరోజు వేడుకల్లో వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదాలు వాళ్ళు దేవుని పేరిట మనవలని దేవుని దగ్గర పెట్టి మనలని ఆశీర్వదించడం అనేది చాలా సంతోషం వేస్తుంది దీనికి నిజంగా వివాహాల్లో కావచ్చు పుట్టినరోజు వేడుకల్లో కావచ్చు ఈ పూజారులు కానీ మత పెద్దలను కానీ వీళ్ళు ఆశీర్వదించడం అనేది నిజంగా దీనికి చాలా మంచి అనిపిస్తుంది